తెలుగు భాష మన మాతృభాష తెలుగు భాషను మనమందరం కాపాడుకోవాలి కాకపోతే కొన్ని రాష్ట్రాల వారు మన తెలుగు భాషను ఏమి అనేక విధములుగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేక అపోహలు చేస్తున్నారు దీని వల్ల మన మాతృభాషను మన తెలుగు వాళ్ళే తక్కువ చేసి చూస్తున్నారు కావున మన తల్లితండ్రులు ఇతరులు చిన్నప్పటి నుండే తమ పిల్లలకి తెలుగు భాష నందు ఆ తెలుగు భాష నందు ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అనేది నేర్పించాలి మాతృభాష గురించి చక్కగా వివరించాలి మన రాష్ట్రం నుండి మన లేదా మన దేశం నుండి వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వెళ్ళే విద్యార్థులకు తమ మాతృభాషపై పట్టు ఉండాలి ఆ విధంగా విద్యార్థులను పిల్లలను తమ తల్లితండ్రులు లేదా ఉపాధ్యాయులు తీర్చి దిద్దవలసిన అవసరం ఉంటుంది అలా చేస్తే ఇతరుల ఇతర దేశాల అపోహాలు మన తెలుగు భాషపై ఉండవు మన తెలుగు భాషను తక్కువగా చేసే వాళ్ళకు మన పిల్లలతో సమాధానం చెప్పాలి అలా చెప్పినచో మన తెలుగు భాషకు ఉన్నత స్థాయి ఉంటుంది మన తెలుగు భాషను మనమే కాపాడుకోవాలి ఎటువంటి అపోహలు లేకుండా చేసుకోవాలి ఆ బాధ్యత మన అందరిపై ఉంటుంది అదే విధంగా తెలుగు భాషను ఇతర రాష్ట్రాలకు చేర్చేలా ఆ వివిధ కార్యక్రమాలు చేపట్టాలి దానిచో మన తెలుగు భాష ఎక్కువ ప్రాముఖ్యత పొందుతుంది దీని వలన మన తెలుగు భాషను మనం కాపాడుకోవచ్చు ఇతర దేశాల ముందు తక్కువ కాకుండా చేసుకోవచ్చు ఈ విధంగా చేసి ఈ విధంగా చేసినచో మన తెలుగు భాషను మనం కాపాడు కాపాడుకున్న వాళ్ళము అవుతాము